మాకు చాలా పెద్ద తోటనే ఉంది మా ఇంటి వెనకాలైతే మరి మా తోటలో మేము చాలా రకాల పళ్ళ చెట్లు వేసుకున్నాము అందులో ముఖ్యంగా మామిడి చెట్లు రెండురకాలు ఒకటేమో ఊర మామిడి చెట్టు రెండోది పళ్ళు బంగినపల్లి మామిడి చెట్లు అది కాకుండా మా దగ్గర జామ చెట్లున్నాయి పనస చెట్టుంది తర్వాత రకరకాల పూలు పూల మొక్కలు గులాబీలు రంగురంగుల గులాబీలు ఉన్నాయి అదేవిధంగా మా దగ్గర ఇంకా మల్లెపూలు చెట్లు నేను మేము బయట నుంచి తెచ్చుకున్న మల్లెపూల చెట్లు చాలా విరివిగా ఎండాకాలం మాకు మంచి పూలను ఇస్తాయి అయితే మా తోటలో పెంచుకునే పళ్ళను పూలను మేమేం చేస్తామంటే మేము వాటిని అన్నీ తింటాం మా ఇంట్లో మేము మా పిల్లలు అందరం కలిసి కోసుకుని తింటాం ముఖ్యంగా మామిడిపళ్ళు సీజన్ వచ్చినప్పుడు మామిడిపళ్ళు బయట చాలా ఖరీదులో అమ్ముతున్నారు తర్వాత మామిడిపళ్ళు బయట రసాయనాల్లో పండిస్తున్నారని విని మరి మాది మేము చాలా మా ఇంట్లో సేందియ సేంద్రియ ఎరువులు వేసుకుని పండించుకుంటున్నాము సో దానికోసం అని మేము ఎంతో చక్కగా మా ఇంట్లో మా పిల్లలు మేము కలిసి మా మామిడి పళ్ళను మేమే కోసుకుని తింటాము అదేవిధంగా మా చుట్టాలు బంధువులు ఎవరైనా వస్తే గనక వారికి కూడా మా పళ్ళను ఇవ్వడానికి ఎంతో ఇష్టపడతాము సంతోషపడతాము అదే విధంగా జామ చెట్టు జామ పళ్ళు ఇప్పుడంతా కూడా జామ పళ్ళు బయటి నుంచి ఎగుమతి చేసుకుని మాకు మా మా ఇక్కడ మా జిల్లాకు చెందిన జామ పళ్ళు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మా ఇంట్లో ఉండే జామ చెట్టు మాకెంతో మేలు చేస్తుంది జామపళ్ళంటే మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మేము మా పెద్దల నుంచి విన్నాం కాబట్టి జామ చెట్టు అనేది ఒకటి మా పెరట్లో ఉండాలని మేము జామ చెట్టుని వేసుకున్నాము అయితే మా పెరడులో ఉన్న జామ చెట్టు మాకు మంచి కాయలు తియ్యటి ఎర్రని తీయటి కాయలు మాకు అందిస్తుంది అవి కూడా మా పిల్లలు మేము ఆస్వాదిస్తాము మా చుట్టూ బంధువులని మా చుట్టుపక్కల వాళ్ళని జామ పళ్ళిచ్చి వాళ్ళని కూడా మేము సంతోషపరుస్తుంటాం మరి ఈ విధంగా చెట్లు ఇంటి చుట్టూ తోటలు చిన్న చిన్న పూల చెట్లు మరి పెద్ద పెద్ద గాలినిచ్చే చెట్లు అదే విధంగా కొబ్బరి చెట్టు మంచి గాలిని ఇచ్చే చెట్లని మంచి పళ్ళని తియ్యటి పళ్ళని ఇచ్చే చెట్లని మామిడి చెట్టుని మరి జామ చెట్టుని మరి సపోటా చెట్టుని మరి పనస చెట్టుని మరి మేమెంతగానో అవి అవి ఫలం ఇచ్చే టైంలో మేమెంతగానో ఆస్వాదిస్తాము అయితే మా మా మా తోటని చూసి మా చుట్టుపక్కల వారు కానీ మా బంధువులు గానీ ఎంతో చక్కగా పెట్టుకున్నారు మీరు అని చెప్పి మమ్మల్ని అప్పుడప్పుడు అభినందిస్తూ ఉంటారు దానికోసం మేమెంతగానో సంతోషిస్తూ ఉంటాము అయితే మా చెట్టు ఫలాలు తిని వారు కూడా ఎంతో ఆస్వా ఎంతో ఆస్వాదించి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు మేము కూడా అది విని ఆనందిస్తుంటాము అయితే చుట్టుపక్కల ఉన్న పిల్లలు మా మా చెట్లని చూసి కొన్నిసార్లు వారికి మరి తినాలనే ఆశ తోటి మా గోడలు దూకి వచ్చి మా చెట్ల పళ్ళు కోసుకుని తింటుంటారు కొన్నిసార్లు కోతుల మూక కూడా వచ్చి మా పళ్ళ చెట్లు మీద నుంచి పళ్ళు కోసుకుని వెళ్తూ ఉంటాయి కోతుల్ని చూడగానే మాకు కొంచెం భయము కొంచెం ఆందోళన వేసి మేము తలుపులు వేసుకున్నప్పుడు అవొచ్చి చెట్టు మీద పండుతున్న మామిడిపళ్ళని కానీ మరి సపోటా పళ్ళని గానీ జామ పళ్ళని గానీ కోసుకుని తీసుకుని వెళ్తూ ఉంటాయి ఈ విధంగా పూలు పళ్ళు పూలు మాత్రం మల్లెపూలు గుబాళింపు మాకెంతో ఇష్టము నాకెంతో ఇష్టం ముఖ్యంగా ఎండాకాలము సెలవులు వచ్చాయి అంటే సాయంత్రాలు మల్లె చెట్టు నుంచి వచ్చే చక్కని సువాసన మాకు ఎంతో చక్కగా ఒక మంచి ఫీలింగ్ అనేది ఇస్తుంది మరి ఈ చెట్లు మల్లె చెట్లని పెంచి ఎంతో కాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్న మల్లె చెట్లు దాదాపు పది పది పది పన్నెండు సంవత్సరాల నుంచి కాపాడుకొస్తున్న మల్లె చెట్లు మా దగ్గర ఉన్నాయి ఈ మల్లె చెట్టు పూలు పూస్తే మా వాడలో అంతా కూడా గుబాళింపు మల్లెల గులా గుబాళింపు వస్తుంది చాలామంది చాలా ఇష్టంగా మా మల్లె చెట్లని వాళ్ళు అడిగి మరి అంటు కట్టడానికి తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా రకరకాల రంగురంగుల గులాబీ చెట్లు మా తోటలో ఉన్నాయి మరి గులాబీ పూలు మరి తెంపడానికి అయితే మేము ఇష్టపడము కానీ కొంతమంది తమ పూజలు కోసము కొంతమంది మరి తమ తలలో పెట్టుకోవడానికి లేదంటే ఇంట్లో జరుగుతున్న ఏదన్నా శుభకార్యాలకు మా గులాబీ పూలను కోసుకు వెళ్ళడానికి ఎంతగానో ఆశపడుతుంటారు ఇష్టపడుతుంటారు సో ఇద ఈ విధంగా మేము మా మల్లె చెట్లని మరి మా గులాబీ చెట్లని ఇతరులకు వారికి అవి వారికి కొంచెము వారి పూజకు కానీ వారియొక్క మరి ఇంట్లో జరుగుతున్న శుభసందర్భాల్లో శుభ సందళ్ళో మరి వాటిని వినియోగిస్తున్నందుకు మేము కూడా ఎంతగానో ఆనందిస్తూ ఉంటాము మరి ఈ విధంగా పెరడులేని చాలా ఇళ్ళు మరి మా ప్రాంతంలో ఉన్నాయి వారు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు వారెవ్వరు కూడా మరి ఈ యొక్క మల్లె చెట్లుని గానీ ఈ యొక్క మా చెట్లని మా పళ్ళ చెట్లని చూసి అప్పుడప్పుడు మాకు ఉంటే బాగుండును అనేసి ఎంతో ఆశపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి కూడా మేము చెప్తూ ఉంటాము మీకేమన్నా కావాలంటే వచ్చి మా పెరడు నుంచి మీరు కోసుకుని వెళ్ళచ్చు అని ఈ విధంగా మేము పెంచుకున్న మా చెట్లు ఎంతోమందికి వారికి వారి యొక్క ఆశను తీరుస్తున్నాయి వారి కడుపులు నింపుతున్నాయి అనంటే అనంటే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది చెట్లంటే మాకు ఎంతో ప్రాణం ముఖ్యంగా నాకు చెట్లంటే చాలా ప్రాణం అందుకనే నేను బుద్ధి ఎరిగినప్పటి నుంచి చెట్ల పెంపకంలో ఈ గార్డెనింగ్ అనే దాంట్లో నేను చాలా అంటే చాలా సమయం వెచ్చించి మరి మా కోసం మా పిల్లల కోసము మరి మా బంధుమిత్రులు మరి మా చుట్టుపక్కల వారు ఆస్వాదించే విధంగా కూడా ఈ మొక్కల పెంపకాన్ని మేము చేస్తూ ఉన్నాము అయితే మా మొక్కలు అడిగే వాళ్ళకు కూడా ఇస్తున్నాము ఇస్తూ ఉంటాము వారు కూడా వాటిని ఆస్వాదించి మరి వారి ఇంట్లో వారి పెరట్లో పెట్టుకుని మేము వెళ్ళినప్పుడు వారు అవి మాకు చూపిస్తుంటే దాంట్లో కూడా మాకు ఎంతో ఆనందం వేస్తుంది మరి చెట్ల కోసం పోటీపడే వాళ్ళు ఎంతోమంది ఈ మధ్య కాలంలో మరి పైన మిద్దె మీద చిన్న చిన్న మొక్కలు పెంచుకుని అదొక కొత్త మా దగ్గర ఒక కొత్త పరిస్థితి నెలకొనుంది ప్రతి ఒక్కరు తమ మిద్దె పంట అని పెట్టుకుని మిద్దె మీద ఈ రకంగా కుండీలల్లోనే పళ్ళ చెట్లు పూల చెట్లు పెంచుకుని మరి దాన్ని చూసి ఎంతో మురిసిపోతున్నారు కొన్నిసార్లు మేము కూడా అలాంటివారి ఇంటికి వెళ్ళి అవన్నీ చూసి వస్తూ ఉంటాము ఎందుకంటే ఆ పచ్చదనంలో కూర్చుని ఉండాలన్నా ఆ పచ్చదనం మధ్యలో మేము మాట్లాడాల మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటది చెట్లని చూసుకుంటూ మురిసిపోతూ మా సమయాన్ని అక్కడే గడిపేయాలనే ఆశ మాకు ఎంతగానో ఉంటుంది అందుకని మేము నేను మా కుటుంబ సభ్యులు మేమందరం కూడా అలాగ వెళ్ళి మా సమయాన్ని అక్కడ గడిపేసి వస్తుంటాం అనమాట అయితే మరి ఎంతోమంది అడుగుతూ ఉంటారు కొన్ని ఆ మొక్కల్ని కొమ్మలు తీసుకుని కూడా వెళ్తూ ఉంటారు వారు కూడా వారు కూడా మరి ఆ మొక్కలని పెట్టుకుని మరి మీరెలా పెట్టారు మాకు రావట్లేదు అనేసి అంటూ ఉంటారు అప్పుడు మేము కూడా నేను ముఖ్యంగా వారి ఇంటికి వెళ్ళి వారికి ఆ మొక్కలు పెట్టడంలో సహకరించి వస్తుంటాను అనమాట